నమస్కారమండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నానండి వాటి గురించి వివరించి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కట్టిద్దాం అనుకుంటున్నాను సరేనండి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారండి ఏంలేదండి ఈ పాలసీలు మీ పిల్లలకు కూడా వర్తిస్తాయి ఇప్పటి నుండి మీరు వాళ్ళ కోసం డబ్బులు జమచేసి ఉంచా జమచేసి ఉంచారు వా వారు పెద్దవారైనప్పటికీ వారి పెళ్ళి కోసం లేదా పెద్ద చదువులు చదవడానికి మీరు ఉపయోగపడతారు వేసుకోవచ్చండి మీ పిల్లలు మీ పిల్లల పేరుతో పాలసీని అంటే అది పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు లాంగ్ టర్మ్ పాలసీ ఉంటాయండి అవునండి ఉంటాయి లేదండి అందులో మనం కట్టేది పదిహైదు సంవత్సరాల వరకు కడతాం తర్వాత కట్టవలసిన అవసరం లేదు కంపెనీయే చూసుకుంటుంది అవునండి లేదండి కొంత సమయం పడుతుంది అంటే మూడు నెలల వ్యవధిలో ఇస్తామండి అవునండి

సరే అండి నా నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి డ డబల్ నైన్ జీరో టూ త్రీ ఫైవ్ డబల్ వన్ సిక్స్ సెవెన్ సరేనండి కొంచెం ఆలోచించుకొని నాకు ఏమాటో ఫోన్ చేసి చెప్పండి ఓకే ఉంటానండి